నేను పాల్గొన్న డ్యాన్స్ ప్రోగ్రాంలు ఉన్నాయి వాటిల్లో నేను నా చేసిన నాట్యాన్ని చూసి ఎంతో మంది ఎంతో అద్భుతంగా చేసావు అని చెప్పారు నాకు నాట్యం అంటే చాలా ఇష్టం ఇంకా అది ఎలా ఉండేవి అంటే పోటీల లాగా ఉండేవి అంటే ఎవరు ఎంత మంచిగా చేస్తే వారికి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అని ప్రైజ్లు ఇచ్చేవారు నాకు రెండుసార్లు ఒకటవ ప్రైజ్ వచ్చింది నాకు ప్రైజ్ తీసుకునేటప్పుడు ఎంతో ఆనందం కలిగింది ఇంకా మా అమ్మ నాన్న కూడా ఎంతో ఆనందించారు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అని నేను ఊరంతా చాటింపు వేసాను అంటే అందరికీ చెప్పుకున్నాను నాకు నాట్యంలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అని నాకు నాట్యం చేయడం చాలా ఇష్టం అందుకే మా నాన్నగారు ఎక్కడైనా నాట్యం ప్రోగ్రాంలు అయితే నన్ను తీసుకొని వెళతారు నేను అక్కడ పార్టిస్పేట్ చేసి అందరితో మంచిగా చేయించుకొని మంచిగా చేసావు అని చెప్పించుకుంటాను నాకు అలా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది దానివల్ల నేను నాట్యాన్ని ఇంకా నేర్చుకోవాలి నా ముందు తరానికే కూడా నాట్యం నేర్పించాలి అని నాకు ఎంతో ఆసక్తికరంగా ఉంది